నమస్తే సార్ చెప్పండి చెప్పండి ఆ మాది ఈ ఊరే సార్ నేను పుట్టింది పెరిగింది కూడా ఈ ప్రదేశంలోనే మీకేంకావాలి సార్ నేను మీకు ఏవిధంగా సహాయపడగలను సార్ ఓ ఆంధ్రప్రదేశ్లో చూడదగ్గ ప్రదేశాలు కావాలా సార్ మీకు ఆంధ్రప్రదేశ్ చాల బాగుంటుంది సార్ ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అలాగే దేవాలయాలు ఉన్నాయి పూర్వకాలపు కట్టడాలు కూడా ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ చాల బాగుంటుంది మీకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద తిరుపతి దేవస్థానమండి చాల బాగుంటుంది అక్కడ ఎప్పుడుకూడా చాల మంది భక్తులు ఆ యొక్క టెంపుల్ని సందర్శిస్తారు అంతేకాకుండా అక్కడ తిరుపతిలో జంతువులు ప్రదర్శన ప్రదర్శనశాల ఒకటి ఉంది అక్కడ మీరు ఇది కూడా చూడవచ్చు తిరుపతి వెళ్తే కనుక అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జలపాతాలున్న ప్రదేశమేటంటే మారేడుమిల్లి అది చూడడానికి కూడా చాల బాగుంటుంది అంతా అటవీ ప్రాంతము అక్కడ జంతువులు కూడా ఉంటాయి చాల బాగుంటుంది అదేవిధంగా మీరక్కడ సముద్ర తీరాలు గాని చూడాలనుకుంటే కనుక విశాఖపట్నం బీచ్ ఉంటుందండి అదే విధంగా కాకినాడలో ఒక బీచ్ ఉంటుంది అదేకాకుండా ఇటువైపు నరసాపురం పేరుపాలెం అని అంతర్వేది అని మీకు మరీ ముఖ్యంగా ప్రసిద్ధి చెందింది అంతర్వేది అండి అక్కడేంటంటే సముద్రము అలాగే గోదావరి రెండూ కలిసే ఒక ప్రదేశము ఉంటుందండి అక్కడ దానికోసం అవి చూడడం కోసం ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వస్తూ ఉంటారు మీరు వెళ్ళడానికి చాలా బాగుంటుందండి ఇంకేమన్నా మీకేమైనా కావాలా సార్ చెప్పాలా నేనేమన్నా అంటే అంతర్వేదనే కాదండి మీరు ఏ ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికి వెళ్లాలనుకున్నా సరే రవాణా సౌకర్యాలు బాగానే ఉన్నాయండి రైలు మార్గాలు ఉన్నాయి అలాగే బస్సు మార్గాలు ఉన్నాయి అవే కాకుండా మీరు కార్లో వెళ్లొచ్చు లో వెళ్లవచ్చు అంటే మీరు మరి ముఖ్యంగా మీరు అంతర్వేది అడుగుతున్నారు కాబట్టి అంతర్వేది అయితే రైలు మార్గం లేదండి ఓన్లీ బస్సు ప్రయాణము లేదా కారు ప్రయాణం ఆటోస్ ద్వారా కూడా వెళ్లొచ్చండి అక్కడ మీ మీకు రేటు కూడా ధర కూడా ఏం పెద్ద ఎక్కువ ఉండదండి ధర కూడా అందుబాటులోనే ఉంటుంది మీరు అక్కడ వెళ్లి అక్కడ మీరు ఏంటంటే నరసాపురం వెళ్లిన తర్వాత నరసాపురం నుండి గోదావరి ఉంటుందండి ఆ గోదావరి లో మీకు పట్టీ ఉంటాదండి ఆ పట్టీ మీద నుంచి మిమ్మల్ని అవతలకి తీసుకవెళ్తారు అది చూడదగ్గ చాలా అందమైన దృశ్యం బాగుంటుందండి మీరు ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నారండి ఈరోజు వెళ్తారా రేపు వెళ్తారా అండి సో రేపా అండి నేను తప్పకుండా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారండి వాళ్ళని అడిగి మీకు రేపటికల్లా మీకొక కార్ని సర్దుబాటు చేస్తాను అండి మీరు రేపు పొద్దున్న పది గంటల కల్లా ఇక్కడికి వచ్చెయ్యండి ఓకేనండి ఓకే ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్